పండుగలు ఒక కుటుంబం సముదాయాన్ని ఒక చోట చేర్చు గొప్ప అవకాశాలు కానీ వీటి హాజరయ్యందుకు సమయాన్ని శారీరిక సమన్వయాన్ని మరియు వ్యక్తిగత బాధ్యతలను సమతుల్యం చేయడం అవసరం కుటుంబం మరియు సామాజిక సంబంధాలు బంధువులతో సమయం గడపడం ద్వారా మనసుకు ఆనందాన్ని మానసిక శాంతిని అందించుకొనుచూ పండుగల సమయంలో తండ్రి తల్లి పిల్లలు స్నేహితులు కలిసి ఆనందంగా గడపడం కుటుంబ బాధ్యతలను మరియు బ బలపరుస్తుంది వ్యతిరేకమైన సమతుల్యం పనిలో తీరికలేకపోయినా కనీసం కొన్ని గంటలు లేదా రోజులు సమయాన్ని కేటాయించడం ద్వారా వ్యక్తిగత వృత్తిపరమైన సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు కొన్ని సందర్భాల్లో వర్చువల్గా పండుగ వేడుకల్లో పాల్గొడం కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం పోషక ఆహారం తీసుకోవడం పండుగల సమయంలో దీని ఆహారం ఎక్కువగా పాశ లేదా మధుర పదార్థాలు ఘన న ఘనమైన ఆహారంతో నిండి ఉంటుంది దీనిని సమతుల్యం చేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఆహారం నియంత్రణం పండుగ సమయంలో పరిమితి మోద మొతాదులో తినడం అనారోగ్యమైన స సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది ఎక్కువగా షుగరు డ్రిప్ ఫ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ను తగ్గించుకుంటే మంచిది సమతుల్యమైన ఆహారం ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది పండుగ భోజనాలలో తే తేలికపాటి ఆహారం కూడా చేర్చుకోవడం మంచిది హైడ్రేషన్ తగినంత నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి పండుగ సమయంలో ఉత్సాహంగా పాల్గొనటం ఆనందించడం అవసరమే కానీ అదుపును పాటించడం కూడా ముఖ్యమే స సమయం నియంత్రణ పనికి కుటుంబానికి సమయాన్ని సమతుల్యం చేయడం ద్వారా వత్తిడిని తగ్గించుకోవచ్చు ప్లానింగ్ మరియు ప్రాధాన్యతను నిర్ణయించుకోవడం ముఖ్యం ఆహారం మరియు ఆరోగ్యం పండుగ ఆహారాన్ని బహుళ దఫాల్లో తినడం మరియు జీ జీర్ణ సమస్యలు తగ్గించుకోవచ్చు రోజు వారి వ్యాయామాన్ని కొనసాగించడం ద్వారా శరీరక సమతుల్యతను కాపాడుకోవచ్చు ఆరోగ్యమైన ఆచరణలు తిన్న తర్వాత నడక చేయడం సరైన నిద్ర పట్టడం స్టైస్ స్ట్రెస్ను తగ్గించుకోవడం ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి పండుగ పండుగలను పూర్తిగా ఆస్వాదించడానికి కుటుంబంతో ఆనందంగా గడపడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు పనులను సమతుల్యం చేయడం ముఖ్యమైనది సరైన ప్లానింగ్ నియంత్రణ ద్వారా ఈ సమతుల్యతను అందరూ సాధించగలరు